ఇప్పుడు అంతా కొత్తగా నిర్మించారు ఇప్పుడు అక్కడ కోతులు ఇంకా వేరే జంతువులు అన్నీ కనిపిస్తాయి చూడడానికి నేను మా ఫ్రెండ్స్తో వెళ్ళాను అక్కడ చాలా ఎంజాయ్ చేశాను అక్కడ ఒక చెరువు కూడా ఉంటుంది అక్కడ అన్ని చేపలు అన్ని పడతారు అక్కడ

వాళ్ళు పంతులు వాళ్ళు కూడా చాలా పూజలు ఏమైనా ఉంటే చాలా మంచిగా చేస్తారు అంటే ఒకరిని ఒకలాగా ఒకరిని ఒకలాగా అని చూడరు చాలా మంచిగా చేస్తారు పూజలు కూడా ఇంకా అక్కడ మన వాహనాలు పైకి తీసుకెళ్లడానికి ఉండదు కిందనే పెట్టాలి తీసుకెళ్ళాలి అంటే మళ్ళీ ఆల్లకు పైసలు కట్టాలి గుడి వరకు తీసుకెళ్లాలి అంటే ఎక్స్ట్రా పైసలు కట్టాలి వాళ్ళకి అందుకని చాలా మంది ఏం చేస్తారంటే కిందనే పెట్టి ఫ్రీ బస్సుల్లో వెళ్ళిపోతారు ఫ్రీ అంటే కొంచెం పైసలు మిగులుతాయి కదా అందరూ అదే ఆలోచించుకుంటారు ఇంకా నేను మా ఫ్రెండ్స్ కూడా మొత్తం అట్లానే కింద బండి పెట్టేసి పైనికి ఫ్రీ బస్సులో వెళ్ళాము బస్సులో వెళ్తుంటే కూడా పక్కన చూస్తే వ్యూ చాలా బాగుంటుంది అందరూ ఎంజాయ్ చేస్తారు అక్కడికి వెళ్తే మొక్కులు కూడా తీర్చుకుంటారు కొంతమంది

అక్కడ అక్కడికి వెళ్లాలంటే ఎక్కువ సమయం కూడా పట్టదు హైదరాబాద్ దగ్గరనే ఉంది చాలా దగ్గర ఉంటుంది ఒకవేళ వెళ్లాలి అనుకుంటే ఒకరోజులో పోయి రావచ్చు మంచిగా పొద్దున పోయి సాయంత్రం ఇంకా సాయంత్రం వరకు ఎంజాయ్ చేసుకొని రావచ్చు ఆడ ఇంకా చెట్టుకల్లు ఈతకల్లు తాటికల్లు అన్నీ దొరుకుతాయి ఆడ ఇంకొకటి వస్తుంటే మధ్యలో ఇంకొక గుడి కూడా ఉంటుంది హనుమంతునిది ఆడ బాగుంటుంది అది కూడా చూడడానికి